నేను గుంటూరు నుంచి హైదరాబాద్ వరకు టాక్సీ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను రవాణా ఏజెన్సీ వారితో కూడా మాట్లాడి ముందుగా బుక్ చేసుకున్నాను నాకు టాక్సీ వచ్చింది నా ప్రయాణం సాఫీగా సాగుతుంది నేను చేరవలసిన ప్లేస్కి మేము వచ్చాము తీరా డ్రైవర్ మమ్మల్ని డ్రాప్ చేసిన టయానికి మాట్లాడుకున్న రుసుము కన్నా ఎక్కువ అడుగుతున్నాడు మరలా డిమాండ్ కూడా చేస్తున్నాడు నాకు చాలా కోపం వచ్చింది నేనైతే మీ ఏజెన్సీతో మాట్లాడి ముందుగా రుసుము గురించి డీటెయిల్స్ అడిగి రుసుము చెల్లిస్తాను అని చెప్పాను కానీ నువ్వు వారు చెప్పిన రుసుము కన్నా ఎక్కువ అడుగుతున్నావు ఇది కరెక్ట్ కాదని డ్రైవర్తో వాదన జరిగింది తర్వాత నేను ఏజెన్సీ వారికి ఫోన్ చేసి వారిని అడగడం జరిగింది వారు చాలా అనుకూలంగా మాట్లాడారు నేనైతే డ్రైవర్కి ఎటువంటి డబ్బులను చెల్లించనని యాజమాన్యంతో చెప్పాను వాళ్ళు సరే అన్నారు కానీ డ్రైవర్కి ఎటువంటి డబ్బులు ఇవ్వనని నేను మీకు ఆన్లైన్ ద్వారా డబ్బులు పే చేస్తానని చెప్తున్నాను